నాకిష్టమైన టెలివిజన్ కార్యక్రమం బ్రేకింగ్ బ్యాడ్ ఇది ఒక నేరా డ్రామా సీరియల్ ఇది ఒక క్యాన్సర్ రోగి అయిన హై స్కూల్ రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు వారి కుటుంబానికి ఆర్ధికం సహాయం చెయ్యడానికి మందులు ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు నాకు ఈ కార్యక్రమం ఇష్టం ఎందుకంటే ఇది చాలా బలమైన కథను మరియు పాత్రను కలిగి ఉంది కాబట్టి కథనం చాలా ఆసక్తి కరంగా ఉంది మరియు పాత్రలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి పాత్రలు చాలా జీవంగా ఉంటాయి మరియు వారిని అనుసరించడం ఆసక్తికరంగా ఉంటుంది కార్యక్రమం చాలా బాగా రూపొందించ బడింది మరియు ఉత్పత్తి చేయబడింది దర్శకత్వం స్క్రిప్ట్ రైటింగ్ మరియు నటన అద్భుతంగా ఉంటాయి కార్యక్రమం చాలా భావొద్వేయంగా ఉంటుంది మరియు మీరు దాంతో కనెక్ట్ అవుతారు నేను ఈ కార్యక్రమానికి చాలా సార్లు చూసాను మరియు ఇది ఎల్లప్పుడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అయితే నా అభిమాన టెలివిజన్ కార్యక్రమం మరియు ఇది ఎప్పటికీ నాకు ఇష్టమైందిగా ఉంటుంది మీరు బ్రేకింగ్ బ్యాడ్ చూడకపోతే మీరు దాన్ని తప్పకుండా చూడాలి ఇది టెలివిషన్ చరిత్రలో అత్యకము కార్యక్రమంలో ఒకటి